ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలాల గురించి గవర్నమెంట్ స్కూల్ గురించి మాట్లాడుకుందాము విద్య అనేది అందరికీ చాలా అంటే చాలా అవసరం ఆసక్తి కలది ఎందుకంటే విద్య ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ స్కూల్ గురించి చెప్దాము ఫస్ట్ పాయింట్ ఒక నాలుగు అంశాలు చెప్దాము అనుకుంటున్నాను ఫస్ట్ది గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడమనేది చాలా అంటే చాలా గొప్ప ఆలోచన మన ప్రభుత్వం చేసింది ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో ఉన్న ఇంగ్లీష్ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో కూడా వచ్చింది దేశంలోనే చాలా గౌరవించ దగ్గ విషయం ఇది ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనేది చ ఎప్పుడో ఉండేది ఇప్పుడు ఎక్కడాలేదు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతి రోజు ఇంగ్లీష్ మీడియం అనేది మనకు చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో రెండవ అంశం వచ్చేలోకి ఆన్లైన్ క్లాసెస్ ట్యాబ్స్ సిస్టమ్ కంప్యూటర్స్ చూసి పిల్లలకి చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఒకసారి వినేవాడికి ఒకసారి అర్థమవుతుంది రెండవసారి అర్థమవుతుంది మూడవసారి అర్థమవుతుంది అట్లా పదిసార్లు చూసుకుని పిల్లోడే దాన్ని అర్థం చేసుకుని మార్చుకునేటట్టు చేశారు మన ప్రభుత్వం ఎందుకంటే ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల సిస్టం అనేది పిల్లలకి చాలా అంటే చాలా ఆసక్తిగా ఉండడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా పెరిగి ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటున్నారు మూడవ అంశం వచ్చేలోకి మనకి యూనిఫామ్ అనేది అప్పుడు ఉండేది కాదు గవర్నమెంట్ స్కూల్కి ఒక ప్రైవేట్ స్కూల్ కి యూనిఫామ్ ఉండేది ఇప్పుడు మన ప్రభుత్వం పాఠశాలకు యూనిఫామ్ షూ టై ఎంతో చక్కగా వేసుకుని పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది ఇలా చేసినందుకు మన ప్రభుత్వం పాఠశాలను రాష్ట్రాన్ని చాలా చాలా గౌరవించుకుంటున్నాను ఇంకొకటి ఇంకొక అంశం ఏంటంటే పథకాలు ఉన్నోళ్ళుంటారు లేనోళ్ళుంటారు లేనోళ్ళు ఉన్నోళ్ళు లేకుండా మన ప్రభుత్వం అందరికీ అమ్మఒడి ఇవన్నీ అందజేస్తూ చాలా పిల్లలను తల్లిదండ్రులు కూడా పంపించాలి ఉరగా ఆర్థిక సహాయం అందిస్తూ పంపించాలి అనే ఆసక్తిని కలిగిస్తున్నారు అందువల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో ఇష్టంగా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించుదామని అనుకుంటున్నాను అందుకని ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ గవర్నమెంట్ స్కూల్ ఉన్నందుకు చాలా గ గర్విస్తున్నాను